అవునండి చెప్పండి బుక్స్ అంటే మామూలుగా క్లాస్మేట్స్ ఉన్నాయి రూమ్మేట్స్ అనే ఇంకో టూ త్రి టైప్స్ బుక్స్ ఉన్నాయి మీకు ఏ టైప్ బుక్స్ కావాలి క్లాస్మేట్ వచ్చేసి బల్క్ తీసుకుంటే ట్వంటీ ఫోర్ వస్తుంది ఒక బల్క్లో ఒక బుక్ వచ్చేసి ఫార్టీ రూపీస్ ఒక వేళా బల్క్లో తీసుకుంటాను అంటే తర్టీ ఫైవ్ పడుతుంది ఇప్పుడు మీరు యాక్సిస్ క్రెడిట్ కార్డు తెస్తే మీకు టూ పర్సెంట్ క్యాష్ బ్యాక్ వస్తుంది కోటక్ పైన సెవెన్ పర్సెంట్ క్యాష్ బ్యాక్ ఉంటుంది

అవును అవును ఉంటాయి ఇప్పుడు ఎరైజర్స్ వచ్చేసి బల్క్లో డిస్కౌంట్స్ ఉంటాయి మాముల్గా ఇవి కూడా సింగిల్ సింగిల్గా కూడా తీసుకోవచ్చు

ఇప్పుడైతే ప్రెజెంట్లో ఫుల్ స్టాక్ ఉంది మేబి ఇంకా కస్టమర్స్ రిక్వైర్మెంట్ని బట్టి మేము ఇంకా ఆర్డర్ ఇచ్చే ఛాన్సెస్ ఉంతుంది ఉన్నాయి బుక్సు ఉన్నాయి మైనీ మైనీ బుక్స్ ఉన్నాయి బుక్స్ ఉన్నాయి డైరీస్ కూడా ఉన్నాయి డైరీస్ కూడా ఉంటాయి కదా డైరీస్ లాంగ్ నోట్ బుక్స్ షార్ట్ నోట్ బుక్స్ కూడా ఉన్నాయి వర్క్ బుక్స్ కూడా ఉన్నాయి టెస్ట్ బుక్స్ కూడా ఉన్నాయి కరంట్లీ అవైలబుల్గానే ఉన్నాయి ఓకే ఉందా అంటే మీరు ఒక టెన్ తౌజండ్ బిల్ చేసారనుకోండి మీకు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తా పోనీ మీరు ఫైవ్ తౌజండ్ ఫైవ్ తౌజండ్ బిల్ చేయిపించుకుంటా అంటే మేము టెన్ పర్సెంట్ ఇస్తాం డిస్కౌంట్ అలా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అంటే మేబి ఒకసారి అయితే మీ కార్డ్ని బట్టి మేము డీటెయిల్ మీ కార్డ్ని మీ క్రెడిట్ కార్డ్ని బట్టి ఇవ్వగలుగుతాం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అంటే హ్యుజ్ డిస్కౌంట్ కదా ఒక ఒక మీరు క్యాష్లో అయితే కష్టము బట్ మేరు మేబి మీరు క్రెడిట్ కార్డ్స్ ఏమన్నా వాడుతా అంటే ఇచ్చేస్తాం రేపు ఉంటుంది రేపు ఈవెనింగ్ లోపల వచ్చేసేయ్యండి బాయ్